హలో నమస్తే సార్ నేను సుబ్బారావ్నండి ఈ గుణదల పోస్ట్మ్యాన్ని సార్ నాకు ఇవాళ లెటర్స్ ఏమైనా వచ్చాయా సార్ ఇవాళ డెలివరీ ఇవ్వాల్సిన లెటర్సు ఎన్ని వచ్చాయి సార్ ఓకే సార్ వాటిల్లో ఏమైనా ఇంపార్టెంటివి ఉన్నాయా సార్ ఓకే ఓకే లేదు సార్ ఇవాళ ఇక్కడ వెదర్ ఇక బాగాలేదు కొద్దిగా వర్షం పడుతున్నాది దాని మూలంగా నేను రేపొచ్చి ఇవాల్టివి రేపటివి కలిపి రేపు డెలివరీ చేస్తాను సార్

లేదు సార్ ఇక్కడ ఇవాళ వర్షం పడుతున్నాది బాగా ఇబ్బందిగా ఉంది దాని మూలంగా ఇవాళ సెలవు తీసుకుందామనుకుంటున్నాను రైన్ బాగా ఎక్కువగా ఉంది సార్ ఈదురు గాలులు వర్షం కొద్దిగా ఎక్కువగానే ఉంది సార్ కొద్దిగా ఈదురు గాలులు అవి ఎక్కువగా ఉన్నాయి అదే సార్ దాని గురించి ఏమైనా అర్జెంటివి లెటర్స్ ఏమైనా ఉంటే రేపు ఇవాళ వచ్చేస్తాను లేదు అనుకుంటే రేపు మార్నింగ్ వచ్చినప్పుడు ఇవాల్టివి రేపటివి కలిపి ఒకేసారి రేపిస్తాను సార్ అదే దాని గురించే మిమ్మల్ని ఒకసారి అడుగుదామని కాల్ చేసాను సార్